చెప్పండి ఏం కూరగాయలు కావాలండి కేజీ టొమాటోలు వచ్చి యాభై రుపాయలండి పచ్చిమిరపకాయలు కేజీ అరవై రుపాయలండి ఇంకా తీసుకోండి తగ్గిస్తాను ఉన్నాయండి వంకాయలు కేజీ ముప్ఫై రూపాయలే అండి ఇవి తక్కువగానే ఉన్నాయి సరే అండి ఇంకా టొమాటోలు కూడా తీసుకొవచ్చు కదండీ కేజీ యాభై రుపాయలే మీకు కాబట్టీ నలభై చేసి ఇస్తానూ ఒక ఐదు కేజీలు తీసుకోండి మీకు నలభైకి చేసిస్తానండి

ఇంకా వేరేవి కొన్ని తీసుకుంటే కొన్ని రకాలు ఇంకా చూడండి చాలా ఉన్నాయి కదా మొత్తం మీద చూసి చివర్న చెబుతాను

ఇంకా టం నిమ్మకాయలున్నాయండి పచ్చడికి కూడా పట్టుకోవచ్చు నిమ్మకాయలయితే ఇక్కడ ఫేమస్ అండి మీ దగ్గర మీరు ఎప్పుడూ వినలేదా ఒకసారి తీసుకెళ్ళండి ఓ కొన్ని నిమ్మకాయలు తీసుకుని పెట్టుకోండి ఒక పది కాయలతో అయినా పెట్టుకోండి టేస్ట్ బాగుంటే మళ్ళీ వచ్చి కొందురుగాని పది రుపాయలకి మూడే అండీ ఇరవై రూపాయలు ఇరవై రుపాయలికయితే సరేలే అండి మీరు రెగ్ పద్దాక వస్తారు కాబట్టి ఇస్తున్నాను ఇంకా బెండకాయలు దొండకాయలు ఏం కావాలి కాకరకాయలున్నాయండి రెండోది కాదండి ఒక అరకిలో తీసుకోండి అరకిలో ముప్పై రుపాయలే

ఓకేనండి సరే అండి అయితే ఇంకా ఇంకేమిమ్మంటారు చిక్కుడుకాయలున్నాయి చిక్కుడుకాయి టొమాటో వేసి వండుకో వచ్చు కదా తీసుకోండి చిక్కుడుకాయలు కేజీ ఇరవై చేసిస్తాను మీకు నాటువండీ మావన్ని ఫ్రెష్గా మంచిగా పండించి తీసుకుని వస్తారు మీకు నేను వందశాతం చెపుతున్నాను వండగా చాలా బాగుంటుంది కూర ఇంకోసారి వచ్చి మళ్ళీ మా దగ్గరే కొంటారు

ఇంకేం మేమా ఇక్కడ ఒక రెండు నెలల నించి పెట్టామండి

పర్వాలేదండి అటు ఇటుగా బాగానే ఉంది ఒక రోజు అవుతాయి ఒకరోజు అవవండీ చూడండి ఇలా మీలాంటి వాళ్ళు వచ్చి కొంచెం తెలిసినవాళ్ళు అవీ ఇవి అని చూసిస్తాము కాబట్టి అప్పుడు కొంచెం తగ్గుతుంది అదే కొంతమందికి అయితే కొంచెం ఎక్కువ చెప్పుకుంటాము అంతే అండి అయినా కూరగాయలలో పెద్దగా ఏం ఉండదండి లాభం కాకపోతే మాకు గిట్టదు అవునవును

చిక్కుడుకాయలు లేండి వేసేసాను ఓకే కొంచెం కరివేపాకు పొత్తి కొత్తిమీర పుదీనా పుదీనా ఒక రెండు కట్టలిచ్చేమంటారా ఒక ఇరవై రూపాయలకి ఇచ్చేయండి ఒక కట్ట పది రుపాయలు ఆహా రేట్లు పెరిగాయి అండి పది రుపాయలు చప్పునయితే ఇస్తాను ఇరవై రుపాయలకి రెండు ఇస్తన్నా తీసుకోండి ఇప్పుడికె మీకు చాలా వరకు ఇచ్చాను డిస్కౌంటు కొంచెం కరివేపాకు ఇవ్వనా సరే అండి అయితే క్యారెట్ కూడా ఉందండి మా దగ్గరా అవి ఎన్ని ఇమ్మంటారూ అవి ఎన్ని ఇమ్మంటారు

అవునండి క అవును అవును కళ్ళక్కూడా చాలా మంచిది పిల్లలకి అవునవును ఒక పని చెయ్యండి మీ మా షాపిక్కడే ఉంది ఇప్పుడు చూసారు కదా మీరింకా మా దగ్గర ఫ్రెషుగానే ఉంటాయండీ చాలా వరకు మీరు వచ్చి మా దగ్గర కొంటూ ఉండండి సరే అన్ సరే అండి ఇవన్నీ వేసి ఇచ్చేయమంటారా

మొత్తం మూడు వందలు అయ్యాయండీ

ఓకేనండి ఫోన్పే లేదండి క్యాషే ఇవ్వాలి సరే అండి నమస్తే సరిపోయాయండీ